హలో నేను దేశమ్మ మాట్లాడుతున్నాను మేడం ఎస్ మేడం ఎస్ మేడం సరే మేడం అలాగే మేడం అలాగేమి లేదు మేడం నేను బాగానే రాస్తున్నాను బాగానే చదువుతున్నాను మేడం

అలానే సరే మేడం నేనింకా ఏమి చెప్పడం లేదు మేడం కాకపోతే క్రీడా రంగంలో పాల్గొనాలని ఉంది అది మీరు పరిమిని ఇస్త పర్మిషన్ ఇస్తే నేను జాయిన్ అవుతాను మేడం సరే మేడం అవును మేడం థ్యాంక్స్ మేడం